యా హలో అంటైర్స్ ఫొటోగ్రఫీసా అండి యాక్చువల్లీ మాది ఒక ప్రీ వెడ్డింగ్ఘాట్ ఉంది అన్నమాట దానికోసమని కాల్ చేసాను ఇది మీది విజయవాడలో ఏరియా వచ్చి ఎక్కడండి ఓ భవానీ నగరా ఓకే ఓకే అండి యాక్చువల్గా నేను మీవి కొన్ని వీడియోసు వెడ్డింగ్ఘాట్ షార్ట్స్ అవి కూడా నేను ఆన్లైన్లో చూసాను ఇన్స్టాగ్రామ్లో చూసాను అందుకని కాల్ చేసాను నెక్స్ట్ వీక్ వెడ్డింగ్ ఉంది అన్నమాట దానికోసమని కాల్ చేసాను సో మీరు కాస్ట్ అది ఎంత అవుతుంది ఏంటి అని అయితే నాకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా అంటే మేము బేసిక్ లెవెల్ ఆఫ్ బడ్జెట్ అంటే స్టార్టింగ్ బడ్జెట్లో చూద్దామని అండ్ మాకు మొత్తం ఫొటోషూట్ అయిపోయిన తర్వాత షార్ట్ వీడియో కూడా కావాలి ఓకే ఓకే అండ్ సో బేసిక్ థర్టీ థౌసండ్ అంటారా అంటే ఇన్క్లూడింగ్ ఈ మాకు వీడియో కావాలని చెప్పా కదా సో ఆ వీడియో కూడా ఇందులో ఇన్క్లూడ్ అవుతుంది అంటారా ఎక్స్ట్రా అవుతుందా ఓకే అండి ఒకసారి ఏంటంటే నాకు బడ్జెట్ అది అండ్ దట్ టూ ఏంటంటే ఒక టూ త్రీ ఎట్లీస్ట్ ఒక టూ ఫొటోగ్రాఫర్స్ అయిన కావాలి దాన్నిబట్టి నాకు కాస్టు అండ్ లెన్స్ ఏమి యూజ్ చేస్తారు ఏంటి అనేది ఇది నా నెంబర్ ఒకసారి మీరు వాట్సప్ షేర్ చేస్తే నేను డైరెక్ట్గా మీ స్టూడియోకి అప్రోచ్ అవుతాను అలాగే అండి అలాగే అండి థ్యాంక్ యూ